గ్రామాల్లో కరెంటు చాలా అవసరాలకు వాడుతారు వాటిలో కొన్ని ఏంటంటే ముఖ్యంగా ఇంటి అవసరాలు ఇంటిలో కరెంటు ఏయే విషయాల కోసం వాడుతారంటే లైటింగ్ కోసం రాత్రి పూట వెలుగు కోసం కరెంటు ఉపయోగిస్తారు అలాగే ఫ్యాన్ల కోసం వేసవి కాలంలో ఇది చాలా అవసరం మనకి కరెంట్ లేకపోతే మనం పడుకోలేం అలాగే ఎయిర్ కండిషనర్లు ఏసీలు వాటి కోసం కూడా వేసవిలో చాలా బాగా కరెంటు మనకి చాలా ఉపయోగం చాలా వేడిగా ఉన్నప్పుడు మనం చల్లగా ఉండడానికి వాటిని వాడతాం కనుక అప్పుడు కరెంట్ ఖచ్చితంగా అవసరం అలాగే రిఫ్రిజిరేటర్ ఆహారాన్ని తాజాగా పెట్టుకోవడానికి తాజాగా ఉంచుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి అది పని చెయ్యాలంటే కూడా కరెంట్ ఉండాలి ముఖ్యమైంది టెలివిజన్ ఇంక అది మనం వినోదం కోసం ఉపయోగించుకుంటాం అది కావాలన్నా కూడా కరెంట్ ఉండాలి అలాగే మొబైల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవడానికి మొబైలు ఛార్జింగ్ లేకపోతే పని చేయదు చార్జింగ్ ఉండాలంటే ఖచ్చితంగా కరెంట్ ఉండాలి కాబట్టి దీని కోసం కూడా మనం కరెంటు బాగా ఉపయోగిస్తాం ల్యాప్ట్యాప్లు కంప్యూటర్లు కూడా చదువుకోడానికి పని మనం ఉపయోగిస్తున్నాం ఈ రోజుల్లో అది చార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా కరెంట్ ఉండాలి ఏదన్నా పని చేసుకోవాలంటే రాత్రిపూటలో ఏదన్నా పని చేసుకోవాలంటే కూడా వెలుగు కావాలి వెలుగు కావాలంటే ఖచ్చితంగా కరెంట్ ఉండాలి ముఖ్యంగా కరెంటు వ్యవసాయంలో బాగా ఉపయోగిస్తాం దాంట్లో కొన్ని ఏంటంటే నీళ్ళు పెట్టుకోవడానికి పొలానికి పొలానికి నీళ్ళు పెట్టుకోవాలంటే బోర్లు పంపులు ఉపయోగించుకోవాలి అవి ఉపయోగించుకోవాలంటే కరెంట్ ఉండాలి కరెంటుతోనే బోర్లు పంపులు కూడా పనిచేస్తాయి అలాగే పంటలు తాజాగా ఉండడానికి కోల్డ్ ఫ్లోరేజ్ అనేవి కూడా ఉపయోగిస్తారు వాటికి కూడా కరెంట్ చాలా అవసరం వ్యవసాయంలో బాగా కరెంటు ఉపయోగపడుతుంది ఎందుకంటే నీటిపారుదల చాలా ముఖ్యం ఆ నీటిదల పారుదల కావాలంటే బోర్లు కావాలి పంపులు ఉపయోగించుకోవాలి అవన్నీ ఉపయోగించుకోవాలంటే కరెంట్ ఉండాలి నీరు పెట్టడానికైనా దేనికైనా కరెంట్ ఉండాలి అలాగే ఈ మధ్య ట్రాక్టర్లు కోత మిషన్లు అన్ని వచ్చేసాయి అవి కూడా కరెంటుతోనే నడుస్తున్నాయి కొన్ని యంత్రాలు ఆ యంత్రాలను నడిపించడానికి కూడా కరెంటు చాలా అవసరం అవుతుంది అలాగే ఇందాక చెప్పిన విధంగా కోల్డ్ ఫ్లోరేజు అది కూడా పంటలు తాజాగా ఉంచడానికి కోల్డ్ ఫ్లోరేజ్ ఉంచుకోవడానికి కరెంట్ చాలా అవసరం అవుతుంది విద్యుత్ చలువలు కొన్ని కొన్ని పంటలకు రాత్రిపూట వెలుగు చాలా అవసరం దీనికి విద్యుత్ చలువలు వాడతారు కరెంటు సకాలంలో రాకపోతే పంటలు దెబ్బతింటాయి అందుకే వ్యవసాయానికి కరెంటు చాలా ముఖ్యమైంది ముఖ్యంగా కరెంటు వ్యవసాయ రంగంలో మాత్రం చాలా ఎక్కువుగా ఉపయోగించబడుతుంది వేటికైనా సరే యంత్రాలు నడిపించుకోవడానికైనా నీళ్ళు పెట్టుకోవడానికైనా బోర్లు ఉపయోగించుకోవడానికైనా వేటికైనా కోల్డ్ ఫ్లోరేజ్లకైనా వేటికైనా కరెంటు బాగా ఉపయోగించబడుతుంది అలాగే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఎక్కువ నూలు మిల్లులు నూనె మిల్లులు అలాంటి చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఎక్కువ కరెంటుతోనే పనిచేస్తాయి అందుకే మనకి వీధి దీపాలు కావాలంటే కూడా కరెంటు చాలా అవసరం ఈ విధంగా కరెంటు చాలా విషయాల్లో మన రోజువారి జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది